గుడ్ మార్నింగ్ సార్ లోనకి రావచ్ గుడ్ మార్నింగ్ సార్ లోనకి రావచ్చా అంటే నేనిలా స్టూడెంట్ని సారు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను నేను ఏ సెక్షన్లో చదువుతున్నాను సార్ నా పేరు రవి తేజ సార్

నాకు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కావాలి సారు అది కాదు సార్ మా నాన్నగారు వచ్చేసరికి ఎస్బిఐలో క్లర్క్ కింద పనిచేస్తారు సార్ ఆయనకి ట్రాన్స్ఫర్ అయింది సార్ వేరే దిక్కున అందుకని అందరూ వెళిపోతున్నాం వేరే డిస్ట్రిక్ట్లో ట్రాన్స్ఫర్ అయ్యారు సార్ ఆయన అదే తెలంగాణ అండి తెలంగాణ హైదరాబాద్ అవునండి అవును అది కాదు సార్ అంటే మాకు ఇక్కడ ఎవరు లేరు సార్ మా పేరెంట్సు వెళ్లి ట్రాన్స్ఫర్ అయ్యారని వెళ్లిపోతున్నాం సార్ నేను మా చుట్టాల దగ్గర ఉందామన్నా మాకు తెలిసిన వాళ్లు ఎవరు లేరు సార్ ఈ ఊరులో అందుకే నా ఒక్కడికే ఇబ్బంది అవుతుంది అని అడగమన్నారు మా నాన్నగారు అంటే అంటే అక్కడ కూడ మన కాలేజీ బ్రాంచ్ ఉంది కదా సార్ మన కాలేజీ బ్రాంచు తాలుకా ఉంది సార్ అక్కడ కనుకుందాం అంటే ఇక్కడ కట్టాం కదా సార్ అది అలా అక్కడ మార్చడానికి ఏమైనా అవుతుందా సార్ అవును సరే సార్ సోమవారం తీసుకవస్తాను సార్ సోమవారం అంటే మా నాన్నగారు అడుగమన్నారు సార్ మీ హెచ్ఎం గారిని ఒకసారి సరే సార్ సరే సార్ చెప్పాను చెప్పానండి చెప్పాను సార్ అది అంటే ఆయన అన్నారు ఆయన చెప్పారు వద్దని చెప్పారు ఇంక నేను ఇంకేమన్నారంటే వెళ్లి ప్రిన్సిపాల్ గారికి ఒకసారి కనిపించు అని చెప్పారు సార్ సరే అండి లేదు సార్ లేదు సార్ మాది నెక్స్ట్ వీకు గురువారం వెళ్తున్నారు సార్ వాళ్లు అంటే సోమవారం వస్తాం సార్ మా నాన్నగారు నేను సరే సార్ సరే సార్